అవునండి చెప్పండి గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి ఓకే అండి దగ్గర నుండి చూపిస్తాను చెప్పండి మీరు సింగల్గా వస్తున్నారా లేక ఫ్యామిలీతో వస్తున్నారా చెప్తే మేము అరెంజ్ చేస్తాం అండి ఓకే అండి మీకు కారు కావాలా ఓకే అండి అరేంజ్ చేస్తాం మేము అవన్నీ అరేంజ్ చేసి మీకు కాల్ చేస్తాము ఓకే అండి ఓకే మీరన్నట్టుగా కార్ కంపల్సరీగా అరేంజ్ చేస్తాం మీరన్నట్టుగా పర్ డేకి ఫోర్ టూ ఫైవ్ థౌసండ్ అవుతుంది అండి డిస్కౌంట్ అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మేము చెప్తాం అండి ఇంకా ఎప్పుడు అనంటే మీరు వచ్చే డేట్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు కదండి అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మేము చెప్తాం అండి మీకు ఓకే అండి ఎల్లుంది అయిన సరే ఓకే అరేంజ్ చేస్తాం మేము అన్నీ అరేంజ్ చేస్తాం మీకు ఇవాల్సిన కారు రూము అన్నీ అరేంజ్ చేస్తాము ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇంకా మీ ఫామిలీ మెంబర్స్ని బట్టి మేము పేమెంట్ అనేది చెప్తాం అండి రూమ్ ఎంత అవుతుంది అని ఓకే అండి

ఇట్స్ ఓకే